చెప్పండి మేమే అండి చాలా కొన్ని వందల రకాల జంతువులు ఉంటాయండి రకరకాల అయినవి ఉంటాయి మేము ఈ జంతువులని చాలా స్టే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామండి ఇవి రకరకాల ఒక్కొక్క రాష్ట్రం నుంచి అంటే రక ఏమంటారు స్పెషాలిటీ ఉంటాయి కదా కొన్ని వెరైటీ జంతువులన్నీ తీసుకొచ్చి జూలో పెట్టామండి డాక్టర్స్ ఉంటారండి వాటికి కరెక్ట్ టైంకి ఫుడ్ వాటర్ అన్నీ వెడతాము ఏమైనా అనారోగ్యం వచ్చినా కూడా డాక్టర్స్ దగ్గరకి తీసుకెళ్తాం వాళ్ళు వచ్చి చూస్తారు చూసి వాటికి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు ఆ మీరు మొదటిసారా అండి ఇక్కడికి రావడం అవునా అవునా ఇది చాలా పెద్దగా ఉంటుందండి జూ చాలా జంతువులు ఉంటాయి ఎక్కడా చూడని జంతువులు కూడా మీరు ఇక్కడ చూడచ్చు నెమళ్ళు కుందేళ్ళు సింహాలు పులులు అన్నీ ఉంటాయి మ్మ్ ఆవును ఏం చేయదండి మేము రక్షణగా అవి బోనుల్లో పెట్టాము ఇంకా దానికి చుట్టూ వాటర్ ఇది ఉంటుంది నీళ్ళది అది దాటుకుని రాలేదు అది అక్కడే తిరుగుతుంది అక్కడ ఉండే మొత్తం చూస్తుంది ఆడ్నే ఉంటుంది ఇంక అది అక్కడి నుంచి బయటకు రాలేదు అసలు ఎవరికి హాని కూడా చెయ్యదు అంటే అది కొంచెం మనుషులకి అలవాట్టయింది అంత క్రూరత్వం లేదు దానిలో అది అవి కూడా ఏమనవండి అవి కూడా మంచిగానే ఉంటాయి మనం ఎలా మనం ఎలా ఎంజాయ్ చేస్తామో అవి కూడా అలానే ఎంజాయ్ వాటికి ఫుడ్ పెడతాం ఇ ఆహారం క్యారెట్లు కూరగాయలు అవి ఇవి పెడతాం అవి తిని ఉంటాయి అవి మ్మ్ రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి తీస్తామండి అవి చేపలు చాలా ఉంటాయి కదా వాసనొస్తాయి లేకపోతే రోజు చెయ్యం మేమే పెడతామండి సరే అండి చూడండి అన్ని జంతువులన్నీ చూసి థాంక్స్